హలో అండి ఊబర్ ట్యాక్సీనా నేను దగ్గర దగ్గరగా ఒక అరగంట నుంచి మీకోసం ఎదురుచూస్తున్నాను నేను బుక్ చేసి చాలాసేపు అయింది మీకోసం నేను పెట్టిన లొకేషన్లోనే ఎదురుచూస్తూ ఉన్నాను కానీ మీరు ఇంకా రాలేదు దయచేసి మీరు ఎందుకు లేట్ అయిందో తెలియజేయగలరా మరియు కనీసం మీరు నాకు ఇంత లేట్ అవుతుంది అని ముందుగా తెలియజేసినట్లయితే నేను వేరే ట్యాక్సీని బుక్ చేసుకునేదాన్ని కదా ఎందుకని ఇంత ఆలస్యం చేస్తున్నారు దీని వలన నాకు అరగంట లేట్ అయిందండి ఆఫీస్కి దానికి మీరు సమాధానం చెప్పగలరా అసలు మీ ట్యాక్సీ అరగంట నుంచి పిన్ పాయింట్లోనే చూపిస్తుంది ఎందుకని అక్కడి నుంచి కదలట్లేదు మీరు రాలేని పక్షంలో అసలు ఆర్డర్ని ఎందుకు తీసుకున్నారు ఒక అరగంట నుంచి నేను ఇక్కడే ఎదురుచూస్తున్నాను దయచేసి మీరు ఎందుకు రాలేదో నాకు తెలియజేయగలరు